తెలుగు భాషను కాపాడడానికి ప్రోత్సహించడానికి జరుగుతున్న కొన్ని ప్రయాణాలు ఏవి అలాగే ఈ ప్రయాణాలల్లో ఎలా పాలుపంచుకుంటున్నాము అలాగే పాల్గొనవచ్చో కూడా నేను మీకు వివరిస్తాను తెలుగు భాషని కాపాడుటకు ఇంకా స్కూల్లలో ఇంకా పరీక్షల సమయంలో కూడా తెలుగు ఉపాధ్యాయులతో పిల్లలకు తెలుగు బాగా నేర్పించి అది ఎలా రాయాలో స్పష్టంగా ఎలా చదవాలో పలకాలో కూడా నేర్పిస్తాము అలాగే దీని ద్వారా పిల్లలు ప్రతిసారి తెలుగు పీరియడ్లో కేవలం తెలుగులోనే మాట్లాడాలని భాషను పెంపొందించడానికి రకరకాల సెమినార్లు ఇంకా ప్రోగ్రాములతో అలాగే అప్పుడప్పుడు మన పల్లెటూర్లలో జరిగే కళలు అలాగే భాషల్లోనూ వాళ్ళు వివరించే విధానం వారికి చూపించాలి తెలుగు భాష పట్ల ఆసక్తి పెంపొందించడానికి తెలుగు భాషలో ఉన్న దాని మొత్తం హిస్టరీని ఇంకా దాన్ని పురాతనం అంతా కూడా మనము తెలుగు కోసం ఏం జరిగింది తెలుగు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడాలి ఎలా వివరించాలి అన్న విషయాలు పిల్లలకు తెలిపితే వారు ఎంతో ఆసక్తితో తెలుగు నేర్చుకోవడానికి ఇంకా ఎంతో మందికి నేర్పడానికి కూడా ఉపయోగపడుతుంది దీనివల్ల ఇది జరగడానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రయత్నాలలో బడులలో ఇంకా టీచర్లలో మార్పు జరిపించి వారు చక్కగా చదువుకునే విధంగాను ఇంకా వారు నేర్పించే సమయంలోను పిల్లలతో ఎంతో ఆనందంగా మంచిగా ఉండాలి ఈ ప్రయత్నాలలో ఎలా పాల్గొనవచ్చో నేను చెప్పగలను మనము ఎప్పుడైనా బయటకు పిల్లలకు తెలుగు నేర్పించాలి అనుకున్నప్పుడు వారు మన పల్లెటూర్లలో జరుపు జరుపుతున్న బుర్రకథలో విషయాలలోనూ జాతర్లలోను వారు మాట్లాడే భాష వినిపించి వారికి అర్థమేంటో నేర్పించగలిగితే మనము వారు చేసే పనంతటి లోను మనము ఎంతో చక్కగా ఆయా మంచిగా ఉండవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అయితే మనకి ఉండదు